హలో నేను మీ షాప్లో జ్యువెలరీ చేయించుకోవడానికి ఫోన్ చేస్తున్నాను పెళ్లికి రింగు నెక్లెస్ కమ్మలు మాటీలు వడ్డానం గాజులు అంతేఇక ఇవే చేయించుకుందాం అనుకున్నా హారం కూడా బుట్టల మాదిరిగే సరే కానీ ఒక తులానికి ఎంత ఇప్పుడు తులానికి అరవై వేలా

నేను రేపు వస్తాను ఓకే సరే థాంక్యూ ఓకే బాయ్